నమస్కారమండి అదేనండి అరటి పళ్ళు పండించేది మీరేనా అండి ఇక్కడ అదే అంటే ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి అరటి పళ్ళు ఏ రకాలు ఎక్కువ వెళ్తాయి అండి అంటే జనాలకి ఏవి ఎక్కువ నచ్చుతాయి అంటారు రకరకాల అరటిపళ్ళు ఉన్నాయి కదా

ఆయ్ పచ్చ కాయలు పచ్చగా ఉంటాయి అవేనండి అంటే ఇప్పుడు మామూలుగా ఏ పళ్ళు దేనికి వాడతారండి అన్నీ తినటానికి వాడొచ్చా అంటే అన్నీ తినేవే కానీ కాకపోతే

అవునండి అవునండి అవును చెక్కరకేళి ఎక్కువ వెళ్తాయి అంటారండి

ఇవి అండి అమృతపాణి

అదేలేండి మామూలుగా ఇది ఇది ఎంత పడతుందండి ఈ గెల గెల కింద అమ్ముతారా లేకపోతే హస్తాలు అమ్ముతారా అండి ఆహా అలా అంటారా ఇవి అమృతపాణి అన్నారు ఇవి కాయలు బట్టి రేట్లు గూడా ఉంటాయి అంటే ఎన్ని కాయలుంటే

సరే నాకు అదే అమృతపాణి ఇస్తురు లెండి నాకు రెండు డజన్లు ఇవ్వండి సరిపోతాయి అంటే మాములుగా నాకంత తెలీక ముందు అడుగుతున్నాను అసలు ఇన్ని రకాలుంటాయి కదా ఎక్కువ ఏ ఏ సేల్ అవుతాయి అన్నట్టు అడుగుదామని ఇలా అడిగానండి

సరేనండి అయితే సరేనండి నాకు ఒక రెండు హస్తాలు ఇవ్వండి సరిపోతుంది సరే సరేనండి